నేను ట్రావెల్ ఏజెంట్ని మాట్లాడుతున్నాం అండి అవును సార్ ఓకే సార్

ఓకే సార్ రూట్లు చెప్తాను

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సరే సార్ సరే సార్ నలభై ఐదు వేలు అవుతుంది సార్ సార్ డీజిల్ రేటు అంతా చూడాలి కద సార్ డీజిల్ రేట్లు అంతా చూడాలి కదా సార్ మేము మీరు చూసి ఇవ్వాలి కదా సార్ మాకు ఓకే సార్ సరే సార్ సార్ సరే సార్ వస్తాం సార్ సరే సార్ థ్యాంక్ యూ